జీవన ఉపాధిని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆ వృత్తిలో అయితే ఏమీ లాభాలు ఉన్నాయో నాకు కొన్ని తెలుస్తాయి ఆ వృత్తిని నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆ వృత్తి కోసం మార్గాన్ని ఎంచుకున్న ఆ వృత్తిలో ఏమి చేయాలంటే ఆ వృత్తికి సంబంధించిన కొన్ని పనులు చేయాలి ఇప్పుడు నేను ఇదే వృత్తి చేస్తున్న కాబట్టి నా పిల్లలను కూడా ఇదే వృత్తి చేపియాలి అనేసి

పొజిషన్లో మంచి ప్రత్యేకతలు కలిగి ఉండాలని ఆ వృత్తి వాళ్ళు చేస్తారు వృత్తి మనం అనుకుంటాం అబ్బా ఛీ వీళ్లు ఇంత గలీజై ఈ వృత్తి చేస్తున్నారు చేస్తున్నారు ఈ వృత్తిలో వీళ్ళకి ఏం లాభం వస్తుందా లేదా ఈ వృత్తి మార్గాన అసలు ఎందుకు ఎంచుకున్నారు ఈ వృత్తి అసలు జీవనోపాధిని వాళ్లకు కల్పిస్తుందా లేదా అనేసి మనం మాట్లాడుతాం కానీ వాళ్ల వాళ్లకు వృత్తిలోనే సంతోషం ఆనందం ఎన్నెన్నో కలిగి ఉంటాయి ఆ వృత్తిలోనే వాళ్లకి ఏదో ఒక ఆనందం

ఆ వృత్తి మార్గాన ఎందుకు ఎంచుకున్నారంటే ఆ జీవన ఉపాధి కోసమే వాళ్ళు ఆ వృత్తి మార్గాన్ని ఎంచుకున్నా ఎందుకంటే వాళ్ళు చేసే పనినిబట్టి వాళ్లు సంతోషిస్తారు నేను చీ ఇంత గలీజ్ పని చేస్తున్నా నాకు ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళు ఆలోచించరు ఏ పని అయినా వాళ్ళు ఆ పనుల్లో సంతోషాన్ని వెతుక్కుంటారు ఆ వృత్తి యొక్క మార్గాన్ని ఎత్తుకుంటారు మనమైతే ఛి అబ్బా ఈ వృత్తిని నేను ఎందుకు చేయాలని మనం ఆలోచిస్తాం కానీ వాళ్లకు ఆ వృత్తిలోనే సంతోషం కాని వాళ్లకు ఆ వృత్తిలోనే బాధ ఆ వృత్తిలోనే వాళ్ల పిల్లల్ని పోషించాలని ఆలోచిస్తారు కానీ ఏ వృత్తిలో ఉండే సమస్యలు ఏ వృత్తిలో ఉన్న బాధలు ఆ వృత్తిలోనూ ఉంటాయి ఉండవు కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే అబ్బా ఛీ ఈ వృత్తి గలీజు అబ్బా ఛీ ఈ వృత్తి మంచిది కాదు ఈ వృత్తిలోనే ఎందుకుమా ఉండాలా ఎందుకు మాట్లాడాలి మనం ఆలోచిస్తాం కానీ వాళ్లకు చేసే వాళ్లకు అలా ఉండదే నేను ఈ క్యా కులం కాబట్టి ఈ కులానికి సంబంధించిన వృత్తినే నేను వెతుక్కున్నాను ఎవ్వరైనా నాతో మాట్లాడితే మాట్లాడాలి లేకపోతే లేదు అనేసి కదా ఈ వృత్తిని ఎంచుకున్నాం ఆ వృత్తిలో ఉండే సంతోషం వాళ్లకి వేరే మంచిగా అనిపిస్తుంది కానీ మనం బయట వాళ్ళు ఎట్లా అనుకున్నాం అంటే అబ్బా ఈయన ఇంత ఉండి కూడా ఈ వృత్తి చేస్తున్నాడు ఆయన తక్కువ కులం కాబట్టే ఈ వృత్తి చేస్తున్నాడు ఈయనకు ఈ వృత్తి అసలు జీవనోపాధి కలిగిస్తుందో లేదా అని మనం మాట్లాడుతాం కరెక్ట్ కానీ వాళ్లకు ఆ వృత్తిలోనే సంతోషం ఆ వృత్తిలోనే బాధ ఆ వృత్తిలోనే వాళ్ళకి అన్నీ కలుగుతాయి వాళ్లు ఏంటంటే ఈ వృత్తి చేసినామ ఇతరులకు సహాయపడటం మనకి డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులతోనే ఫ్యా కొన్నం కుటుంబాన్ని పోషించామా లేదా అనేసే వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ వృత్తిలో ఇది ఉందా ఈ వృత్తిలో అది లేదా అని మాత్రం మాట్లాడలేరు కదా ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో వాళ్లు ఆనందాన్ని వెతుక్కుంటారు మనమైతే అది ఇది చిన్న పెద్ద అన్ని చూసి మాట్లాడాలా వాళ్లు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకున్న బాధ వాళ్లకున్న ఫ్యా వాళ్లకున్న కుటుంబ సమస్యలు లాంటివి మనకు తెలవదు వాళ్లు ఎందుకు ఆ వృత్తిని ఎంచుకున్నారో మనకు తెలియదు ఎందుకంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడే అధికారం ఎవరు ఇవ్వలేరు ఎవరి జీవనోపాధి కోసం వాళ్ళు ఏ వృత్తి అంటే ఆ వృత్తి మార్గాన్ని ఎంచుకుంటారు అది వాళ్లు ఎంచుకున్న వృత్తిని మార్గం కోసం మనం ఎందుకు ఇట్లా మాట్లాడాలి వాళ్ళు వృత్తిని ఎట్లనైన ఎంచుకొని ఏమైనా చేసుకొని ఏదైనా మాట్లాడుకొని మన వృత్తి మన ఇష్టం వాళ్లు ఏదైనా చేసుకొని మనకు ఆ వృత్తికి సంబంధించిన వస్తువులు మనకి ఇస్తున్నారా లేదా అని మనం చూడాలి అంతే అబ్బా వీళ్లు ఈ వృత్తి కోసం ఇది ఎందుకు చేస్తున్నారు అబ్బా వీళ్ళు ఈ వృత్తి కోసం ఇదంతా చేయడం అవసరమా అసలు వీళ్ళకి డబ్బులు వస్తున్నాయా వీళ్ళకి ఫ్యా వీళ్ళ కుటుంబాన్ని వీళ్లు పోషిస్తున్నరా అనేసి మనకి రాకూడదు వాళ్లతో మంచిగా మాట్లాడి వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు వస్తాయి వాళ్లు కూడా ఒక మంచి

ఆరాటపడి చేస్తాము అదే జీవనోపాధి కోసం మనం మంచిగా చేసుకునేటట్టు చూసుకోలే కాని చెడగొట్టేటట్టు ఎప్పుడు చూసుకోకూడదు అలాగే ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు కమ్మరాయనా కుమ్మరాయన కుండ చేసిండు కాబట్టి అతను కుమ్మరాయన అంటారు ఏ కా ఏ కులానికి సంబంధించిన ఆ పని చేస్తూనే ఉంటరు ఇప్పుడు చెప్పులు కుట్టే వాళ్ళని వాళ్లందరిని మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడొద్దు ఎందుకంటే వాళ్ళలో వాళ్ళకి దాంట్లోనే సంతోషం ఉంది కావచ్చు దాం వాళ్లకి దాంట్లోనే లాభాలు వస్తున్నాయి కావచ్చు

ముందు ముందు జీవితాల్లో కూడా వాళ్ల పిల్లలు కూడా అదే వృత్తి చెయ్యాలి అనేసి వాళ్ళు అనుకుంటారు కాని మనం ఏమనుకుంటాం వీళ్లు ఈ వృత్తి చేసిండ్రు వీళ్ళ పిల్లలు కూడా ఇదే వృత్తి చేయాలి అనేసి మనం ఎప్పుడు అనుకోవద్దు ఇలా పిల్లలు కూడా ఇదే వృత్తి చేయాలి అనేసి మనం అనుకోవద్దు అలాగే ఇంకేంటంటే ఆ వృత్తి వల్ల వాళ్లకి ఇంకేమైనా లాభాలు ఉన్నాయన్న నష్టాలు ఉన్నాయేమో మనం చూసుకోవాలా దాని వల్ల ఏమైనా లాభాలు ఉంటే వాళ్ళు ఆ వృత్తిని ఎంచుకుంటారు దానివల్ల ఏమన్నా నష్టాలు ఉంటే

మనం ఎప్పుడూ తక్కువ చేసి ఏం మాట్లాడవద్దు వాళ్ల వృత్తిలో ఉండే పనులు వాళ్లకే ఉంటాయి వాళ్ల వృత్తిలో ఉండే నష్టాలు వాళ్ల వృత్తిని మనం తక్కువ చేసిమాట్లాడకూడదు వాళ్ల వృత్తిలో వాళ్లకి ఎలాంటి నష్టాలు ఎలాంటి లాభాలు ఉండకుండా చూసుకోవాలి ఎలాంటి వాళ్ల జీవనోపాధి కోసం వాళ్ల వృత్తిని వాళ్ళు ఎంచుకోవాలా అలాగే వాళ్ళ జీవన ఉపాధి కోసం వాళ్లు ఆ వృత్తిని ఎంచుకున్నారు కాబట్టి వాళ్లతో మనం మాట్లాడగలుగుతాం వాళ్ళని ముందుకు తీసుకు వెళ్లాలా అలాగే వాళ్ళ వృత్తి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్లు యూస్ చేసుకుంటారు వాళ్ళు ఏ వృత్తినైనా చేస్తుంటారు ఆ వృత్తి మార్గం కోసం మనం తక్కువ మాట్లాడి వాళ్ళని తక్కువ అంచనా మనం వేయొద్దు అంతే